మా ప్రాంతంలో రావులపాలెంలో

ఆర్కె హోటల్ ఉంది అందులోని వంటకాలు అద్భుతంగా ఉంటాయి ఆ వంటకాలు కొంత మంది యూట్యూబ్ వాళ్ళు వచ్చి వీడియోలు తీసి ప్రతీ ఒక్కరికి ఇంట్లో చేసే విధంగా చేసుకునే విధంగా వీడియోలు తీసి పంపిస్తూ ఉంటారు ఆ వంటకాల్లో ఇష్టమైన వంటకం నాకు బిర్యానీ చికెన్ ధమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అందులోనీ వాడే పదార్థాలు చేయడమన్నా నాకు చాలా స ఇష్టంగా ఉంటుంది బిర్యానీకి కావలసిన పదార్థాలు ఉల్లిపాయల్ని బాగా వేగించి బ్రౌన్ కలరు వచ్చేంత వరకూ ఉంచాలి తరువాత కొత్తిమీర పుదీనా నిమ్మరసం పెరుగు కారం పప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వే వెయ్యాలి వేసి చికెన్ని బాగా నానబెట్టాలి నానబెట్టిన తరువాత కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి అల్లం పేస్టు కూడా వేసి ఉప్పు నెయ్యి వేసి బాగా కలిపిన తరువాత ఒక సైడుని పెట్టుకొని ఒక గిన్నె గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి అందులో యాలకులు లవంగాలు దాల్చిన చెక్కా జాపత్ జాపత్రి అన్నీ గరం మసాలాలు వేసి బాయిల్ చేసి అందులో కొంచెం నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నానబెట్టిన బియ్యాన్ని వేసిన తరువాత ముందుగా కొంత రైస్ని ఒకా ముప్పై శాతం ఉడికిన తరువాత ఆ రైస్ని తీసి ఈ చికెన్లో పైన వేసి పైన వేసిన తరువాత మళ్ళీ కొంత యాభై శాతం ఉడికిన బియ్యాన్ని వెయ్యాలి వేసిన తరువాత మళ్ళీ కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసి మళ్ళీ కొంత ఉడికిన ఎక్కువగా ఉడికిన డెబ్బై శాతం బిర్యానీ రైస్ని మళ్ళీ అందులో వేసిన తరువాత వేయాలి తరువాత దాన్ని ధమ్ములో పెట్టి ఒక నలభై ఐదు నిమిషాలు ఉడికిన తరువాత ధమ్లో పెట్టాలి ఉడికిన తరువాత మనకీ ఎందులో అయితే పెట్టామో అందులో నుంచి బిర్యానీ వాసన వస్తుంది అప్పుడు ఓపెన్ చేసి చేసి తింటే చాలా బాగుంటుంది అలాగా నేను ఆ హోటల్లో చూసి నేర్చుకున్నాను నేను నేర్చుకుని నేర్చుకుని ఇంట్లో కూడా ట్రై చేసాను అక్కడ టేస్టు ఇంట్లో చేసిన టేస్టు ఒకేవిధంగా వచ్చింది

ఆ తరువాత అక్కడా చిట్టి గారెలు చాలా అద్భుతంగా ఉంటాయి అవి కూడా ఇంట్లో ట్రై చేసాము అవి కూడా చాలా బాగా వచ్చాయి ఇంట్లో ఏంటంటే మనకి సామాన్లు కొంచెం తొందరగా దొరకవు కాబట్టి తెప్పించుకోవాలి కానీ రోజూ వాళ్ళు చేయటం వల్ల సామాన్లు అన్నీ రెడీ రెడీగా ఉంటాయి ఇంట్లో అయితే గజిబిజిగా ఆ సామాన్లు లేదని పరిగెడతాము ఈ సామాన్ లేదని పరిగెడతాము